వంట వండేటప్పుడు తీసుకునే జాగ్రత్తలలో మొదటిగా క్యాప్ రెండవదిగా మాస్క్ మూడవదిగా యాప్రాన్ మన యొక్క వంట వండేటప్పుడు మన యొక్క తల వెంట్రుకలు ఆ యొక్క ఆహారంలో పడకుండా ఉండటానికి క్యాప్ వాడతాను అలాగే వంట వండేటప్పుడు వచ్చే ఆ యొక్క మసాలా ఘాటులు మన యొక్క ముక్కుకి తగలకుండా ఉండటానికి మాస్కు ధరిస్తాను అలాగే ఆ యొక్క వంట మనమీద చల్లకుండా మన డ్రెస్ పాడవకుండా ఉండటానికి యాప్రాన్ ధరిస్తాను ఈ యొక్క మూడు పద్ధతులు నేను కంపల్సరీ వంట వండేటప్పుడు తీసుకుంటాను